మహిళలు డాన్స్ వేయాలి అంటే చాలా కష్టంతో కూడిన పని అలాగే ఆడవారు అనేక రంగాల్లో ఇప్పుడు చూస్తే అసలు పల్లెల్లో ఉన్న ఆడవారు కూడా కోలాటాలు అలా చాలా రకాలుగా ఆడవారు నృత్యాలను నేర్చుకుంటూ తమ సామర్థ్యాలను చేస్తున్నారు అయితే ఆడవారు సమాజంలో ఒక విలువ అన్నిటిలో ముందుంటారు అని అన్నీ చేయాలి అనుకుంటే కానీ ఆడవారికి ఎవరూ ముందుండి సహాయం చేసేవారు లేకుండా అయ్యారు అయితే ఆడవారికి కూడా నృత్యం చేసేస్తే ఇప్పుడు ప్రస్తుతం సినిమాల్లో ఆడవాళ్ళు డాన్సులు చేస్తున్నప్పుడు అలాగే ఎంతో ఆస్వాదిస్తూ చూస్తూ ఉంటారు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని మెచ్చుకుంటారు అయితే మన చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలు అయితే చిన్న పిల్లలు ఆడపిల్లలు డాన్స్ చేస్తున్నప్పుడు వారిని మటుకు ఎంకరేజ్ చేయరు ఎందుకు అంటే వీళ్ళు చేయాలా వీళ్ళకు అవసరమా అని నీచంగా కించపరిచి మాట్లాడడం ఎక్కువగా జరుగుతుంది అలా కాకుండా నృత్య కళాకారులు భరతనాట్యం అలాగే కూచిపూడి అలా కొన్ని కొన్ని రకాలుగా డాన్సులు నేర్చుకొని నృత్యాలు చేస్తూ మన ప్లేసుల్లో మన చుట్టుపక్కల గ్రామాలల్లో అలాగే మన ఇంటి పక్కనున్న వారికి అలా సహాయం చేస్తే మనకి కూడా ఎంతో బాగుంటుంది వీళ్ళు మా వాళ్ళు మన వాళ్ళు మన వాళ్ళు కాకపోయినా మన ఊరికి మంచి పేరు తెస్తున్నారు అలా అని కొంతమంది అనేకమంది ఆడవారిని ఎంకరేజ్ చేసి నృత్య కళాకారులు నేర్చుకోవడానికి అనేక ప్రోగ్రామ్స్లో పాల్గొని ఒక మంచి బహుమతులు తెచ్చుకునేలాగా ఎంకరేజ్మెంట్ చేయడమనేది ప్రాముఖ్యం అలాగా ఎంకరేజ్మెంట్ చేసే ఈ ఫ్యామిలీ సపోర్టింగ్ అలాగే అందరి సపోర్ట్ ఇవ్వడం చాలా మంచిది